హాయ్ అండి ఓ టీ జి రెస్టారెంట్ వాళ్ళా నేను మీ రెస్టారెంట్లో రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను క్వాలిటీ పరంగా అయితే నాణ్యత పరంగా చాలా బాగానే ఉంది పరిమాణం కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు కాకపోతే డెలివరీ సమయం చాలా ఎక్కువగా తీసుకున్నారు రుచి కూడా చాలా మంచిగా ఉందనే చెప్పవచ్చు మీ ఓ టీ జి రెస్టారెంట్ గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు